నేను ఒక ఫోన్ని రీసెంట్గా కొన్నాను ఆ ఫోన్ నేమ్ వచ్చేసి రెడ్మీ టెన్ అన్నమాట దీన్ని తీసుకొన్నాం అని చెక్ చేశాను ఒకసారి చూస్తే అన్నీ బాగున్నాయి ప్రాసెసర్ కూడా బాగుంది స్నాప్ డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంకా మనకి ఫోర్ జీబీ వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది సిక్స్ జీబీ ఉంది ఇలా చాలా ఉన్నాయి ఒకసారి తీసుకొని వాడి చూద్దామని చెప్పి తీసుకున్నాము కానీ నిజంగా చెప్తున్నాను అండి చాలా చాలా చాలా బాగుందండి ఎంత బాగుందంటే నేను కొన్న ఒక సంవత్సరం పైనే అవుతుంది కానీ ఇంతవరకు ఏ ప్రాబ్లం కానీ దీంట్లో రాలేదండి చాలా అంటే చాలా బాగుంది ఈ ఫోన్ మీరు కూడా కావాలంటే తీసుకోండి రెడ్మీ టెన్